హలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చెప్పండి ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పండి ఏమి కావాలి బైక్ మిస్ అయ్యారా ఓకే ఎక్కడ ఉంటారు బైక్ మిస్ అయింది కూడా సేమ్ ఏరియానా ఓకే మీ బైక్ నెంబర్ ప్లేట్ చెప్పగలరా బైక్ మోడల్ నేమ్ ఏంటి బైక్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఓకే మీకు లైసెన్స్ ఉంది కదా ఓకే అంటే ఓకే పర్లేదు మీ ఇంటి చుట్టు పక్కల ఎక్కడైన సీసీ కెమేరాలు లాంటివి ఏమైన ఉన్నాయా అంటే రికార్డ్ రికార్డింగ్ దొరికితే బాగుంటుంది మాకు ఓకే సో మీది ఇప్పుడు మీరు కంప్లయింట్ ఫైల్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి నేను మీకు ఒక అడ్రస్ పంపిస్తాను మా స్టేషన్ అడ్రస్ మీరు అక్కడికి రేపు పొద్దున ఆ వీడియో టేప్ ఏదైతే రికార్డ్ అయ్యి ఉందో అది తీసుకొనిరండి మేము వీడియో టేప్ మేము వీడియో టేప్ చూసి డీటెయిల్స్ అన్నీ రాసుకుని సర్చింగ్ స్టార్ట్ చేస్తాం ఇంతకు ముందు ఇంతకు ముందు ఎప్పుడన్న జరిగిందా ఇలా అక్కడ మీచుట్టు పక్కల ఓకే పర్లేదు నేను చెప్పిన అడ్రస్కి రేపు పోద్దున్న ఆ వీడియో క్లిప్ని తీసుకొని వస్తే మేము కేస్ ఫైల్ చేసి సర్చింగ్ స్టార్ట్ చేస్తాం అంటే పర్టికలర్గా ఇన్ని డేస్లో దొరుకుతుందని చెప్పలేం అండి మీ దగ్గర ప్రూప్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి అది వీడియో బట్టి మేము రెట్టిఫై చేస్తే మా దగ్గర ఉన్నా క్రిమినల్ లిస్టుల టీస్ల దొంగలవి లిస్ట్ తీసి తొందరలోనే సర్చ్ చేసి పట్టేస్తాం మ్యాగ్జిమమ్ ఒక వన్వీక్లో దొరుకుతుంది ప్రూఫ్ ఉంది కాబట్టి మన దగ్గర

ఎస్ నేను అడ్రస్ చెప్తాను మీరు అడ్రస్కి వచ్చేయ్యండి రేపు మార్నింగ్ టెన్ థర్టీ టు లెవెన్ ఈ గ్యాప్లో వచ్చేయ్యండి ఫ్రీగా ఉంటాము అప్పుడు అందరం ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే మా